సార్ ఏసీ మెకానికా మా ఇంట్లో ఏసీ వర్క్ చేయట్లేదు సార్ టూ డేస్ నుంచి సార్ టూ టూ డేస్ బ్యాక్ మా ఇంట్లో పవర్ ఆఫ్ అయినాక హై ఓల్టేజ్ అయిందంట సార్ దానివల్ల ఏసీ వర్క్ అవ్వడం బంద్ ఆఫ్ అయిపోయింది సాయ్నీష్ సార్

ఉంది సార్ ఉంది ఉంది

బోడుప్పల్ సార్

చెక్ చేసినాక ఇప్పుతారా సార్ అవి బాగుంది అసలు ఆన్ అవట్లే టెంపరేచరు కూడా పెంచిన కూడా పెరగట్లేదు ఆన్ అవుతుంది సార్ టెంపరేచర్ లేక రూమ్ కూడా కూల్ అవ్వట్లేదు మరి అంటే పార్ట్స్ పెడితే కూడా ఈ సర్వీస్ ఛార్జ్ కంపల్సరీ సార్ ఎంత మంది వస్తారు సార్ ఎంతమంది వస్తారు సార్ అంటే మా ఒకరి ఒకరితో కాదా సార్ అది ఎంత వస్తుంది అమౌంటు సరే సార్ మా ఇంట్లో ఒకసారి కనుక్కుంటాను సార్